సన్నబడడానికి ప్రయత్నించే వారికి మా ఊర్లో సాధారణంగా వాడే గృహవైద్యాలు ఏమిటో మీకు వివరిస్తాను అయితే సన్నబడే వారికి కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తారు కొంతమంది వ్యాయామం చేయడం ఇంకా రన్నింగ్ కి వెళ్ళడం జాగింగి కి వెళ్ళడం ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు అలాగే వారి తిండి విషయంలో కొంతమందికి ఎంత తక్కువ తిన్నా లావైపోతున్నాము అనే ఉద్దేశముతో వారు తినడం మానేసే సందర్భాలు కూడా ఉన్నాయి ఇవన్నీ మనము చేసే కన్నా మనము సన్నబడడానికి చిన్ని చిన్ని చిట్కాలు వాడితే సరిపోతుంది ఉదయాన్నే మనం భో టిఫిన్ చేసినప్పుడు మనం వేసుకునే ఇడ్లీ ల్లో అయినా ఇంకా దోసెల్లో అయినా పన్నీరు తురుముకుని వేసుకుంటే మన బరువు పెరగకుండా సహాయపడుతుంది అలాగే మధ్యాహ్న సమయములో నిమ్మకాయ నీళ్ళు గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయలు కలుపుకొని దానితో తేనె కలుపుకొని తాగితే ఎంతో చక్కగా బరువు తగ్గుతుంది అలాగే రాత్రి పడుకున్నప్పుడు మంచిగా ఎక్కువ మంచి నీళ్ళు తీసుకుని పడుకుంటే ఎంతో సులువుగా ఇంకా మన బాడీ రాత్రులు ఎటువంటి నీరసం లేకుండా పనిచేస్తూ అయితే ఉంటుంది పన్నీరు కూరలు తిండం వల్ల మనం బరువు పెరగకుండా ఉంటాము అలాగే సన్నబడే వారికి కొంతమందికి మామూలుగా ఏమి తిన్నా సరే నీరు పెట్టేస్తుంది అలాంటి వారికి బయట వ్యాయామం చేయడం ఎండలోనుంచొని వారు ఉదయాన్నే ఆ సూర్యరశ్మి తాకించడానికి ఉదయాన్నే లేచి వారు చేసే ప్రయత్నాలలోను దీన్ని కూడా కలుపుకుంటే ఎంతో బాగుంటుంది ఈ మా ఊరిలో సాధారణంగా వాడే చిన్ని చిన్ని గృహ చిట్కాలు ఇవే అయితే వైద్యాలకు వెళ్ళి మనం కొవ్వు తీయించుకోవడం ఇవన్నీ ఎంతో ప్రమాదకరం ఇవన్నీ కాకుండా ఇంటి చిట్కాలు సాగించుకుంటూ మన బరువుని మనం తగ్గించుకొని సన్నబడడం ఎంతో ఉపయోగకరం